నలభై ఐదు వేల రెండు వందల మూడు నాలుగు వేల ఐదు వందల యాభై మూడు ఒక లక్ష పంతొమ్మిది వేల నలభై రెండు పదివేల నాలుగువందల ముప్పై ఆరు తొమ్మిది లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వేల ఆరువందల ఎనభై రెండు